ఎంటర్టైన్మెంట్ అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినిమాలండి ఇంకా నాటకాలు అవన్నీ కూడా పూర్వకాలంలో అయితే అందరూ కలిసి ఏ పండుగకో పెళ్లిళ్లవీ జరిగినప్పుడో ఆళ్ళా రిలేటివ్సో అందరు కల్సేసి సినిమాల కదీ వెళ్ళేవారనమాట ఇప్పుడైతే అంతా మారిపోయిందండి ఎవరికాళ్ళకే అనట్టుగా ఒక మొబైల్ పట్టేసుకుని అందరు మనకి ఓటిటిలోనే చాలావరకు ఇప్పుడు మూవీస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి అనమాట అవి ఐబొమ్మలో డౌన్లోడ్ చేసుకోవడం డైరెక్టుగా ఆన్లైనలోనే ఆ మూవీస్ అవి చూడటం అలా చేసుకుంటున్నారనమాటండి ఇంకా చెప్పాలంటే యూత్ చూసే మూవీస్ ఏమి కూడా పెద్దవాళ్ళు చూడలేకపోతున్నారనమాట అందుకనేసి ఇంక వీళ్ళు వెబ్సీరీసులని ఇంకా ఇంగ్లీష్ మూవీస్ అని వాళ్ళకి నచ్చినివి వాళ్ళ సెల్లో చూసుకుంటున్నారనమాటండి ఇప్పుడైతే ల్యాప్టాప్సు ఇంక కంప్యూటర్స్ కూడ ఇంకా అవైలబుల్గా వచ్చేసినియి కాబట్టి ఇంక వాళ్ళకి నచ్చింది హోమ్ థియేటర్లాగా సెట్ చేసేసుకుని ఇంక స్క్రీను ఒకటి సెట్ చేసుకుని ఇందులో మనము ల్యాప్టాప్లో ప్లే చేసుకుంటే అక్కడ మనము పెద్దస్క్రీనులో మూవీలో చూసినట్టుగా చూసేస్తున్నారనమాటండి ఇంకా పెద్దవాళ్ళకి పిల్లలు అందరూ కలిసి కూర్చుని చూసేదైతే మారిపోయిందండి ఇప్పుడైతే చూడాలంటే సినిమాలు ముందులాగా ఒక సాంప్రదాయాలు కట్టుబాట్లు ఫ్యామిలీసు రిలేషన్స్సు అనేవి ఏమి చూపించట్లేదు అండి ఒక హీరో ఒక హీరోయిన్ను ఇప్పుడైతే ట్రెండ్ ఏంటంటే సైకో థ్రిల్లరు మూవీస్సే ఎక్కువ వస్తున్నాయండి ఇలాంటివి చూడ్డం వల్ల పిల్లలు మైండ్సెట్లోగాని పెద్దల మైండ్సెట్లోగాని ఒకరకమైనటువంటి యాంక్సైటీ ఫీలింగ్సు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్సు అలాంటివన్నీ పెరిగిపోతున్నాయండి గతంతో పోల్చుకుంటే మాత్రం ఇప్పుడు చాలావరకు ఎంటర్టైన్మెంట్ అనేది సినిమాలనేవి మారిపోయిని